మా గ్రామం సమీపంలో చాలా స్మారక కట్టడాలు బీచ్లు మరియు ప్రసిద్ద మతపరమైన స్థలాలు ఉన్నాయి స్మారక కట్టడాలు అవి ఏమిటంటే కోనసీమ యుద్ధ స్మారకం ఈ స్మారకం కోనసీమ యుద్ధంలో మరణించిన సైనికులను గౌరవిస్తుంది ఇది కోనసీమ జిల్లాలోని రామచంద్రవరం పట్టణంలో ఉంది ఈ స్మారకం శరదృతువు మరియు వసంతకాలంలో పర్యాటకులకు చాలా ప్రసిద్ది చెందింది వేణుగోపాలస్వామి ఆలయం ఈ ఆలయం కోనసీమ జిల్లాలోని రామచంద్రవరం పట్టణంలో ఉంది ఇది శ్రీ వేణుగోపాలస్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయం ఏడాది పొడుగునా పర్యాటకులకు చాలా ప్రసిద్ది చెందింది బీచ్లు అవి ఏమిటంటే రామచంద్రవరం బీచ్ ఈ బీచ్ కోనసీమ జిల్లాలోని రామచంద్రవరం పట్టణంలో ఉంది ఇది తెలుగు నది ఒడ్డున ఉంది ఈ బీచ్ శరదృతువు మరియు వసంతకాలంలో పర్యాటకులకు చాలా ప్రసిద్ది చెందింది విశ్వగిరి బీచ్ ఈ బీచ్ కోనసీమ జిల్లాలోని విశ్వగిరి మండలంలో ఉంది ఇది సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఉంది ఈ బీచ్ ఏడాది పొడవునా పర్యాటకులకు చాలా ప్రసిద్ది చెందింది ప్రసిద్దిపరమైన స్థలాలు అవి ఏమిటంటే రామచంద్రవరం శ్రీ సీతారాముల ఆలయం ఈ ఆలయం కోనసీమ జిల్లాలోని రామచంద్రవరం పట్టణంలో ఉంది ఇది శ్రీ సీతారాములకు అంకితం చేయబడింది ఈ ఆలయం ఏడాది పొడుగునా పర్యాటకులకు చాలా ప్రసిద్ది చెందింది విశ్వగిరి రామాలయం ఈ ఆలయం కోనసీమ జిల్లాలోని విశ్వగిరి మండలంలో ఉంది ఇది శ్రీ రామచంద్రమూర్తికి అంకితం చేయబడింది ఈ ఆలయం ఏడాది పొడుగునా పర్యాటకులకు చాలా ప్రసిద్ది చెందింది పర్యాటకులు ఎక్కువగా వచ్చే సీజన్ కోనసీమ జిల్లాలోని చాలా స్మారక కట్టడాలు బీచ్లు మరియు మతపరమైన స్థలాలు శరద్రుత్ శరదృతువు మరియు వసంతకాలంలో పర్యాటకులకు చాలా ప్రసిద్ది చెందాయి ఈ సీజన్లలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు పర్యాటకులు స్తానిక సంస్కృతి మరియు వారసత్వాన్ని అనుభవించడానికి మరింత సులభంగా చేయగలరు